నాకు ఇష్టమైనటువంటి రచయిత ఉన్నారు అతను గురజాడ అప్పారావు గారు ఎందుకంటే అతను మన దేశభక్తిని తన దేశభక్తిని దేశంలో జనాల్ని ప్రజల్ని ఉత్తేజపరుస్తూ ఎన్నో రచనలు ఎన్నో కా కావ్యాలు గేయాలు రాశారు ఆ రచయిత రాసిన పుస్తకాలు ఏంటంటే పుత్తడిబొమ్మ పూర్ణమ్మ కన్యాశుల్కం వంటి రచనలు రాశారు అంతేకాకుండా ఉత్తర భారత దేశంలో బంకించంద్ర ఛటర్జీ ఒక భూమినే వర్ణిస్తూ భారత దేశాన్ని అతను పొగిడితే దానికి భిన్నమైన ధోరణలో ఇతను దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయి మనుషుల గురించి మన మానవ తత్వం గురించి గురించి అతను చ రాయడం జరిగింది అందుకే నాకు ఎంతో ఇష్టం